గంగా క్యాటరింగా అండి నా పేరు కావేరి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి అందుకోసం అనేసి ట్వెంటీ ఫైవ్ టూ థర్టీ మెంబర్స్కి లంచ్ అరేంజ్ చెయ్యాలి అది మీ దగ్గరే ఆర్డర్ చేయాలనుకుంటున్నాము ఎప్పుడూ మేము మీ దగ్గరే చేస్తామండి ఎంత అవుతుంది అమౌంటు మరియు దాంట్లో ఏమైనా డిస్కౌంట్ ఉంటే ఇవ్వండి ఎందుకంటే మేమెప్పుడూ మీ దగ్గరే ఆర్డర్ చేసేది రెగ్యులర్ కస్టమర్స్ మేము మీకు ఇంకా మా దగ్గర ఇంకా ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి మేం మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే గదండి రావాలి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీకి కూడా చెప్తాము మీ క్యాటరింగ్ సర్వీస్ని రిఫర్ చేస్తాము మాకు మంచి డిస్కౌంట్ ఇవ్వండి లేదా ఒక కూపనైనా పర్లేదు మళ్ళీ మళ్ళీ మేం మీ దగ్గర్కే కదా రావాలి ఓకే అండి థ్యాంక్యూ